హలో మేడం గారు నమస్కారం మేడం మీరు నెల్లూరు టూరిస్టు వచ్చాను మేడం మీరు ట్రావెలింగ్ ఏదైనా అరేంజ్ చేస్తారా మాకు రంగనాథ స్వామి టెంపుల్ వెళ్ళడానికి రంగనాథ స్వామి టెంపు రంగనాథ స్వామి టెంపులు జొన్నవాడ అమ్మవారు ఇంకా ఏమైనా ఉన్నాయా మేడం చుట్టుపక్కల ఎక్కడైనా ఉన్నాకూడా మేడం అంటే మేడం ఇవన్నీ అడ్రస్ తెలిసిన డ్రైవర్తో పాటు ఒక కారుని మాకు ట్రావెల్గా పంపిస్తారా మేడం ఎంత ఛార్జ్ చేస్తారు ఎలా వేస్తారు మనకి ఎయిట్ అవర్స్ ఉదయము సెవెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు మధ్యలో లంచ్ బ్రేకు అలా ఉంటుంది తీసుకుంటాము ఇంకా అవన్నీ తిరిగి చూడాలి దర్శనం చేసుకోవాలి అది మేడం డ్రైవర్ ఛార్జీ సరే మేడం ఇస్తాము కాని ఇస్తాము అది కిలోమీటరు ఎంత అనేది చెప్తే మేడం సరే మొత్తము రెండు వేల రెండు వందలు ఇస్తే సరిపోతుందా ఆమెకి సరే మేడం సరే మేడం రేపు ఉదయము ఏడు గంటలకి మనకు ఇక్కడ టోల్ ప్లా ఎర్రగుంట నుంచి వెళ్తామండి వెంకటాచలం వెంకటాచలం టోలు టోల్ ప్లాజా నుంచి సరే ఓ సరే మేడం కట్టుకుంటాము మేడం మేము సరే ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం ఓకేలే సరే మేము కాల్ చేస్తాము థ్యాంక్ యూ ఓకే